డ్రైవర్ గారు ధన్యవాదాలు మీ డ్రైవింగ్ చాలా బాగుంది మీరు చాలా జాగ్రత్తగా తీసుకొచ్చారు మరియు మేము సమయానికి చేరుకున్నాము నేను ఖచ్చితంగా మళ్ళీ మీ సేవలను ఉపయోగిస్తాను నేను డబ్బుని యూపీఐ ఐడి ద్వారా చెల్లించవచ్చా లేదా ఆన్లైన్ పద్దతిలో చెల్లించాలా చెప్పండి